మా ప్రాంతంలో స్కూళ్ళలో చరిత్ర బోధించారు అక్కడ వివరింపబడిన చరిత్ర దానికి తేడా ఏమిటి అంటే అక్కడ వాళ్ళు చాలా చరిత్రల్లో అప్పుడు చరిత్ర రాజ్యాంగంలో అప్పుడు అంబేద్కర్ గారు చరిత్ర వాళ్ళు ప్రభావితులు చేసారు దానికి బోధించే ఒక భారతదేశంలో జరిగే చరిత్ర సంఘటనలు ఏమైనా ఉన్నాయి అంటే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం తెచ్చింది అంబేద్కర్ గారు చాలా కష్టపడి దేశానికి రాజ్యాంగం ర తెచ్చాడు భారత చరిత్రలోనే అతను చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు చరిత్రలోనే రాజ్యాంగం వ్రాసి అతను మంచి చరిత్రను స్కూళ్ళలో చెప్పారు మా చరిత్రను అప్పట్లో చాలా చాలా చరిత్రలు ఉన్నాయి ఏంటి అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారు మన భారతదేశం కోసం చరిత్ర రాజ్యాంగాన్ని వ్రాసి అతను మన కొరకు చెప్పిన రాజ్యాంగాన్ని ఆ చరిత్ర అక్కడనే ఉంది చరిత్ర చరిత్రలో చాలా నిలిచింది చరిత్రలోనే ఆ రాజ్యాంగంలో అయితే వివరించబడింది మా ప్రాంతంలో స్కూళ్ళలో చరిత్ర బోధించారు అక్కడ వాళ్ళు చెప్పిన వంటి బోధనలో కూడా చరిత్ర ఇలా ఉందా అని మన అనుభవం చేసుకున్నాము మాకు తెలియదు అప్పట్లో తెలియదు కానీ మాకు స్కూల్లో అయితే చెప్పారు ఒక చాలా గొప్పగా చెప్పారు చరిత్ర ఎలా ఉంటుందో ఎలా ఉందో వాళ్ళు చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు స్కూళ్ళలో బోధించాలి అనేది అది భారతదేశంలో జరిగిన మేము కూడా అలా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా స్కూళ్ళలో వీళ్ళకు కూడా బోధించాలని అనుకుంటున్నాము మన చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటున్నాము అది ఛాన్స్ మాకు వస్తే చెబుతాము అది రాజ్యాంగంలో చాలా అంబేద్కర్ గారు తెచ్చిన చరిత్రాత్మకమైన ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి అంటే చాలా చాలా అంటే చాలా దేశాలు చరిత్రకు మన మరీ మన భారతదేశంలో చాలా చరిత్రలు ఉన్నాయి చెప్పుకోలేని చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలో చరిత్ర మనకు అశోక చక్రవర్తి అలాంటి వాళ్ళు చాలా మంది మన భారతదేశంలో చాలా మంది చాలా పోరాడారు చాలా చరిత్రలు ఉన్నాయో ఇక్కడ ఉన్న డైమండ్ను అక్కడి దాకా తీసుకెళ్ళారు వేరే దేశానికి అలాగే చరిత్రానికి అప్పట్లో మన సైన్యాలు అప్పుడు చాలా అబ్బా చాలా పాక్తో చాలా ఎక్కువ సైన్యాలు యుద్ధం చేసి యుద్ధంలో మా భారత సైనికులు చాలా కష్టపడి చరిత్రలో నిలిచిపోయారు చాలా మంది వీర మరణాలు పొందారు అలాంటి విషయాలు చాలా గొప్పగా మా స్కూల్లో విన్నాను మా స్కూల్లో చాలా విన్న అలాంటి చరిత్రలు చాలా అంటే చాలా ఉన్నాయి చరిత్ర అంటే మనిషి చేసి భారతదేశంలో అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి చరిత్రలో నిలిచిపోయిన మనకు చాలా మంది మన రాజ్యాలు రాజులు కానీ ఈ చాలా మంది మన కొరకు అప్పట్లో చరిత్రలలో చాలా మన సోషల్ స్టడీస్లో కూడా చాలా చరిత్రలు విని ఉంటాము మనం కూడా ఆ చరిత్రలు కూడా మనకు చాలా ప్రభావితంగా చేసి ఉన్నాయి ఇట్లనే మన చరిత్రలు మనకు ఉన్న దేశాలు చాలా ప్రాంతంలో ఇది అయితే వివరించబడిన చరిత్రకు దానికి తేడా ఏమిటంటే వాళ్ళు చెప్పిన చరిత్రలో వాళ్ళు తేడా అప్పట్లో ఇలా ఉంది మనం ఏమో అనుకునే వాళ్ళము ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే అప్పట్లో మన కొరకు ఆ చరిత్రలో మనం ఇప్పుడు వింటున్నాము అంటే వాళ్ళు చేసినవన్నీ చాలా చాలా చాలా చరిత్రలు అంటే చరిత్రలు ఉన్నాయి చరిత్రలు మా కాలంలో వాళ్ళు మనకు స్యాక్రిఫైజ్ చేసినవి అన్నీ అవి మనకి లభిస్తున్నాయి వాళ్ళు చరిత్రలు మనకు అనుభవంగా చేసుకుని చరిత్ర చాలా గొప్పతనంగా ఉండి చరిత్రలో నిలిచిపోయేలా చాలా మంది ఉన్నారు ఈ ఊబిలో ఈ ఊబిలో చాలా మంది ఉన్నారు చాలా మంది కష్టపడ్డారు ఆ కష్టంలో వీళ్ళు చాలా కష్టపడిన అమరులైన వాళ్ళు చాలా ఉన్నారు ఈ చరిత్రలో మాత్రం చాలా మంది భాగ్యం చేసుకున్నారు భారతదేశంలో చారిత్రాత్మక చరిత్ర సృష్టించాలని చాలా మంది ఇలాంటివి వాళ్ళు ఇంకా చాలా చరిత్రలతో ఉన్నారు చరిత్ర సృష్టించిన చరిత్రను సృష్టించారు చరిత్ర చాలా చక్కదనంగా ఉంది ఈ చరి చరిత్రల గురించి చెప్పమంటే చాలా ఉన్నాయి చాలా అనుభవ చాలా విన్నాము మేము స్కూల్లో కూడా ఆ చ ఆ చరిత్ర మేము బోధించాలని భావిస్తున్నాము భారతదేశంలో జరిగిన చరిత్ర సంఘటనలు కూడా మేమే ఏమైనా ఎక్కడైనా చెప్పాలనుకొని అని అనుకుంటున్నాము ఇలా చరిత్రలో కూడా ఆ చరిత్రలో మేము కూడా బాగుంటుందని భావిస్తున్నాము చరిత్ర చాలా చాలా భారతదేశ చరిత్ర చాలా గొప్పదైనది చరిత్రలో చాలా